మేము బయటికి వెళ్ళేటప్పుడు మాది చాలా పెద్ద కుటుంబం కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మా మొక్కల్ని అంత నిర్లక్ష్యంగా మేము వదిలిపెట్టి వెళ్ళము చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎక్కడికి టూరుకు వెళ్ళిన చాలామందిమి ఉంటాము కాబట్టి ఎవరో ఒకరు మొక్కలను చూసుకోవటానికి వాటికి వాటర్ పెట్టడానికి సరైన మందులు టైంకి వెళ్ళడానికి ఎవరినో ఒకరిని ఉంచే ప్రయత్నం మేము చేస్తాము ఎందుకంటే మొక్కల వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి మంచి కూరగాయలు ఫ్రెష్ ఐటమ్స్ని మనము తీసుకుంటాం కాబట్టి వాటిని అంత నిర్లక్ష్యంగా వదిలిపెట్టకుండా ఎవరో ఒకరు వాటిని చూసుకోవటానికి తప్పకుండా ఉంటారు డైలీ వాటర్ చల్లడం వాటికి వాటర్ పెట్టడానికి కాని కలుపుమొక్కలు తీసేయడానికి కాని ఎవరినో ఒకరిని ఉంచే ప్రయత్నం మేము చేస్తాం అంత నిర్లక్ష్యంగా వాటిని వదిలేసైతే వెళ్ళం ఇంకా ఈ సమ్మర్లో నెక్స్ట్ సమ్మర్లో అయితే చాలా వాళ్ళకి వరకి మొక్కలు రోజూ నీళ్ళు పట్టకుంటే తొందరగా వాడిపోతాయి కాబట్టి ఎవరో ఒకరు ఉండే ప్రయత్నమే చేస్తారు మరొ మొక్కలనంత నిర్లక్ష్యంగా వదిలేయలేము మేము ఎక్కడికి వెళ్ళిన కూడ మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకొనే ప్రయత్నమే చేస్తాం ఎవరినో ఒకరిని ఇంట్లో పెట్టి వాటిని చూసుకొనే ప్రయత్నమే చేస్తాము నిర్లక్ష్యంగా వాటినైతే అస్సలు వదిలేయము ఒకవేళ ఒక్కరోజు ఉండాల్సి వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే తప్పకుండా వాటికి వాటర్ పట్టే సమయానికి ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటాం మళ్ళీ అంత ఇంట్రెస్టుగా చూసుకుంటేనే మొక్కలు చాలావరకు బాగుంటాయి అన్ని వాడిపోకుండా ఉంటాయి మనకు మంచి ఫ్రూట్స్ కాని వెజిటేబుల్స్ కాని దొరుకుతాయి మొక్కలు కూడా వాడిపోకుండా ఉంటాయి సరైన సమయానికి నీళ్ళు అండు ఎరువులు చల్లడం వల్ల కూరగాయ మొక్కలు కాని పూల మొక్కలు కాని బాగుంటాయి ఎక్కడికివెళ్ళిన బయటికి వెళ్ళిన కూడా ఆ మొక్కలని చూసుకోవడానికి ఎవరినో ఒకరిని ఇంట్లో ఉంచే వెళ్తాం